నాకు ఈత కొట్టడం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నేను ఎంతో ఆశతోని ఈతకి కొట్టాలని మా ఊరికి వెళ్ళి బావిలో నేర్చుకున్నాను అంటే డబ్బా కట్టి మన వీపు మీద డబ్బా కట్టి నేర్పించారు మా నాన్నగారు దాంతో నాకు ఈత చాలా ఒక ఒక నెలలోనే ఈత వచ్చేసింది కానీ ఆ బావి నీళ్ళు చాలా అంటే మురికి మట్టి మట్టి దుమ్ముతో నిండి ఉంటుంది సో నేను అంత బాగా నేర్చుకోలేకపోయాను సో మళ్ళీ అట్లా ఈత నేర్చుకోవడం చాలా కష్టం అయింది దానివల్ల నా కంటికి కూడా చాలా ఎఫెక్ట్ అవుతూ వచ్చింది బావి బావిలో నీళ్ళు కొంచెం వేరేవి ఉంటాయి చాలా పాతగా మట్టి నీళ్ళతోని ఉంటాయి సో అది నా నా కంటికి చాలా చాలా ఇబ్బందిగా అయింది సో అట్లా కొంచెం కొంచెం ఈత నేర్చుకున్నాను ఈత జీవితంలో చాలా ఉపయోగపడుతుంది జీవితంలో లైక్ మీరు ఎక్కడున్నా సరే ఏ సిచ్యువేషన్లో ఎలాంటి సముద్రంలో ఉన్నా సరే ఒక్కసారి బావిలో ఈత నేర్చుకున్నవారు ఎంత లోతు ఉన్న సముద్రంలో దూకిన అతను బ్రతికి బయటపడవచ్చు అలా ఈత అనేది చాలా ఉపయోగం మనిషి జీవితంలో ఆడ మగ అని లేకుండా ఈ కాలంలో ప్రతీ ఒక్కరు ఈత నేర్చుకుంటున్నారు ఈత ఈత వల్ల చాలా మన శరీరానికి చాలా ఉపయోగము ఈత వల్ల అంటే ఈత వల్ల మన బాడీని మనం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు బాడీని చాలా ఫిట్గా దృఢంగా మన శరీరాన్ని మనం మలచుకోవచ్చు ఈత వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి జీవితంలో అనారోగ్యం అంటూ మన మన దగ్గరికే రాదు ఈత వల్ల ఈత నేను అంటే నేను మా ఊళ్ళో ఈత నేర్చుకున్నాను కానీ సిటీకి వచ్చాక స్విమ్మింగ్ పూల్లో అక్కడ అక్కడ బీచెస్లో చాలా చాలా ప్రాంతాలలో కూడా చాలా సముద్ర తీరాలలో కూడా వెళ్ళే ఈత ఈత ఈదు ఈదుతూ ఉంటూ ఉండేవాడిని ఈత ఈత అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఎందుకంటే దానిలో సముద్రంలో ఆడటం వల్ల సముద్రంలో కానీ స్విమ్మింగ్ స్విమ్మింగ్లో కానీ ఆడటం వల్ల పూల్లలో మనకి ఎంతో ఆనందాన్ని మనసు తృప్తిని కలుగజేస్తుంది ఒకసారి మా స్నేహితులతో కలిసి నేను ఈదడానికి పూల్కి వెళ్ళాను సో అక్కడ చాలా ఎంజాయ్ చేస్తూ అందరితో కలిసి మెలిసి ఈతలో ఈత కొడుతూ ఉండేవాడిని ఎంతో అంటే వాళ్ళు అందరూ నేను ఏమో బావిలో నేర్చుకున్నాను వాళ్ళు ఏమో స్విమ్మింగ్ పూల్లో నేర్చుకున్నారు పూల్లో నేర్చుకున్నారు సో అట్లా వాళ్ళకి అంత భయం భయం ఉండేది నాకు ఏమో భయం అనిపించేది కాదు ఎక్కడున్నా సరే ఎంత లోతు ఉన్నా సరే స్విమ్మింగ్ పూల్లో నేను చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ లోతు లోతు లోతట్టు స్థలంలోకి వెళ్ళేవాడిని వాళ్ళు మాత్రం భయపడుతూ ఉండేవారు ఎందుకంటే వాళ్ళు బయట నేర్చుకున్నారు ట్రైనర్ నేనేమో బావిలో నేర్చుకున్నాను బావిలో నేర్చుకున్నవాడు ఎంత లోతున్నా సరే ఎక్కడున్నా సరే ఈత అనేది అతనికి భయం అనిపించదు నీళ్ళను చూస్తే అట్లా ఈత వల్ల చాలా ధైర్యం ధైర్యం ఉంటుంది నీళ్ళ నీళ్ళలో ఉన్నప్పుడు కూడా సో అట్లా మనం ఎన్నో నేర్చుకోవచ్చు ఇంకొకసారి ఏమైంది అంటే బావిలో నేర్చుకునేటప్పుడు ఇది బావి కదా సో ఎన్నో పాములు అన్నీ చిన్నచిన్న పురుగులు కానీ అవి ఎదురవుతూ ఉండేవి అవన్నీ చూసి భయపడడం అట్లా నేను పాములు ఎలా ఈదుతూ ఉండేవో చూసేవాడిని కుక్కలు కూడా ఎలా ఈదుతూ ఉండేవో అవన్నీ చూసేవాడిని బావిలో సో అట్లా నేను ఈదడం అనేది నా మనసుకి ఎంతో తృప్తిని ఇచ్చింది పాముని చూసినప్పుడు చాలా భయపడటం అట్లా ఒకరిని ఒకరు ఈదుతుంటే మునగడము ముంచడము ఇతరులని అట్లా ఎంతో ఎంజాయ్ చేసేవాడిని సో అట్లా ఎంతో మంది ఇంత ఇప్పటికీ కూడా మా ఫ్రెండ్స్ మా స్నేహితులకి ఈత రాదు చాలా మంది చాలా అది ఎంతో అవమానం జీవితంలో ఈత ఈత అనేది కూడా చాలా ఎంతో అవసరము ఈత చాలా మా మన ఏరియాలో కూడా చాలా స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి వాళ్ళకి వెళ్ళి చెబుతూ ఉండేవాడిని ఎండాకాలంలో ఎక్కువ వెళ్ళేవాడిని ఈతకి సో అట్లా ఈతకి వెళ్ళడం వల్ల నాకు ఎంతో మంచిగా అనిపించింది మన శరీరాన్ని మనం ఒక మంచిగా ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి అనుకునేసి వారంలో ఒక్కసారైనా రెండుసార్లు అయినా పూల్కి వెళ్ళి స్విమ్మింగ్ చేయాలి ఈత చేయాలి ఈత కొట్టాలి అట్లా మనం మన శరీరాన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు ఇంకా చాలా నేర్చుకోవచ్చు మన జీవితంలో ఇతరులకి నేర్పించవచ్చు ఈత అనేది ఆడ మగ అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరు నేర్చుకోవాలి ఈత వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి మీరు ఒకవేళ ఏదైనా వరద ప్రాంతాలల్లో ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బ్రతకాలని అపాయ అపాయ స్థితిలో ఉన్నప్పుడు అట్లా వర్షాలలో మనము ఏదైనా సముద్రంలో కానీ ఎక్కడైనా పడిపోయిన సరే మనం ఈత ఈదుకుంటూ బయటికి రావచ్చు అలా మన జీవితంలో చాలా ఉపయోగపడుతుంది ఈత అనేది ఎప్పుడైనా ఎక్కడైనా అడవులలో పోగొట్టకపోయినా సముద్రం తీరాలలో ఎక్కడైనా సముద్రాలలో ఇరికిపోయిన అట్లా మనకు చాలా ఉపయోగం ఉంటుంది ఇంకా ప్రతీ ఒక్కరు కూడా ఈత ఈత కొట్టడం అనేది నేర్చుకోవాలి రాకపోతే ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళి ఎంత ఖాళీ ఎంత ఎంత బిజీగా ఉన్నా సరే వాళ్ళు వెళ్ళి ఖాళీ సమయాన్ని కేటాయించుకొని ఈత ఈత కొట్టాలి ఈత నేర్చుకోవాలి సో అట్లా మా గ్యాంగ్లో ప్రతీ ఒక్కరికి మా ఫ్రెండ్స్ అందరికీ స్నేహితులకి అందరికీ ప్రతీ ఒక్కరికి ఈత వస్తుంది అట్లా మేము ఎండా ఎండాకాలంలో ఎప్పుడైనా అందరం కలిసి అందరం కలిసి మాట్లాడుకుని అట్లా ఈతకి పూల్కి వెళ్ళి ఎంజాయ్ చేసి ఎంతో జాలిగా ఆడుకుంటూ వాటర్లో నీళ్ళలో ఆడుకుంటూ పాడుకుంటూ చాలా ఎంతో ఆనందంతో గంతులు వేసేవాళ్ళము అట్లా ఈతలో చాలా ఉన్నాయి అవి ఎన్నో దృశ్యాలు చెప్పలేము చాలా అనుభూతులు ఉన్నాయి నాకు పూల్లో మా ప్రతీ ఏరియాలో ఒక చాలా ఉన్నాయి పెద్ద పెద్దగా ఉన్నాయి చిన్నగా ఉంటాయి సో మనం అట్లా వీక్లీ ఈవెనింగ్ పూట వెళ్ళడం వల్ల మంచిగా ఎంతో మన శరీరానికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అట్లా ఈదడం వల్ల మనం ఎంతో ఉపయోగాలు కూడా ఉన్నాయి డాక్టర్లు కూడా మనం ఈత ఈత నేర్చుకోవాలి కాళ్ళు అన్ని అన్ని శరీరం అంతా గట్టిగా ఉంటుంది అట్లా ఎన్నో ఉపయోగాలు కరాలు ఉంటాయి ఇంకొక ఫ్రెండ్కి అయితే మా ఉదాహరణకి మా స్నేహితునికి ఈతరాదు అతను రమ్మన్నా నేర్చుకోమన్నా తను ఎంతో ఇబ్బందిగా భయపడుతూ ఉండేవాడు సో అట్లా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే తను తను చిన్నప్పుడే చిన్నప్పుడే వానికి ఈత నేర్పిస్తే ఇప్పుడు తను ధైర్యంగా ఈదుతూ ఉండేవాడు మాతో కలిసి వాటర్ పూల్కి వచ్చేవాడు అట్లా ఎన్నో మా ఎంతో మంది స్నేహితులు అట్ల ఈదడం యువకులు ఎంతోమంది ఈతరాక రాలేకపోవడం చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు అట్లా ఈదడం ఈదడం అనేది చాలా ముఖ్యం ఈత కొట్టడం అనేది సో ఎవరైనా ఈత నేర్చుకోలేకపోతే దయచేసి అందరూ నేర్చుకోండి చాలా జీవితంలో చాలా ఉపయోగం పడుతుంది ఎందుకంటే ఉదాహరణకి మా స్నేహితులే ఉన్నారు వాళ్ళకి ఈత రాదు ఎంతో అవమానం అది అంటే అవమానం అంటే అవమానం కాదు కానీ ఈత అనేది చాలా ఉపయోగం జీవితంలో తను తన ప్రయాణిక జీవితంలో జీవితంలో ఈత అనేది చాలా ముఖ్యమైనది స్త్రీ పురుష అంటూ ఏ భేదం లేదు అందరూ కూడా ఈత నేర్చుకుంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళు పిల్లలు పిల్లలు కూడా నేర్చుకోవాలి ఈత అనేది అట్లా ప్రతీ ఒక్కరు కూడా మనకి సిటీ సిటీలో ఉన్నామని ఈత నేర్చుకోవడం అనేది ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు పూల్స్కి వెళ్ళి ఈత నేర్చుకోవచ్చు లైక్ మా ఇంటి దగ్గరనే పూల్ ఉంది మంత్లీ ఇంత అమౌంట్ పే చేసి వెళ్ళవచ్చు మంత్లీ రెంట్లాగా ట్రైనింగ్ ఇస్తారు మా ఏరియాలో మంచిగా మంచిగా చెప్తారు మళ్ళీ ఇంటర్నేషనల్ లెవెల్లో కాంపిటీషన్స్ అవన్నీ కూడా చేయిస్తారు స్విమ్మింగ్ పూల్ పూల్వి అట్లా

వాళ్ళు వాళ్ళలో వాళ్ళలో తుఫాన్లు ఏమైనా అయినా వాళ్ళు బ్రతకాలి అంటే ఇది ఈత అనేది వాళ్ళకి ఎంతో అవసరము ఈత నేర్చుకోకుండా సముద్రం లోపలికి వెళ్ళొద్దు ఓడ ఎప్పుడైనా మనము బోటింగ్కి ఓడ ప్రయాణం చేసినప్పుడు కూడా ఏదైనా అనాపాయ సమస్య ఆనాపాయ సమయంలో ఏమైనా అపమానం వచ్చిందనుకో అప్పుడు మనకి ఈత అనేది చాలా ఉపయోగకరం బోటింగ్లో సముద్ర తీరాలలో ఎక్కడికైనా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళేటప్పుడూ సముద్ర తీరంగా వెళుతుండగా ఏదైనా అని అనుకోకుండా ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఈత అనేది చాలా ఉపయోగపడుతుంది సో ప్రతీ ఒక్కరూ జీవితంలో ఈత అనేది చాలా ముఖ్యం కలిసి వాళ్ళు వీళ్ళు ఆడ మగ అని తేడా లేకుండా అందరూ ఈత నేర్చుకోవాలి సో అట్లా మనకు జీవితంలో ఈత అనేది చాలా ముఖ్యం ఉపయోగపడుతుంది ఎందుకంటే నేటి యువకులు ఈత మీద అంత ఏకాగ్రత లేదు ఎవరు నేర్చుకుంటారులే అని కొంచెం ఏమంటారు నెగ్లెక్ట్ చేస్తున్నారు సో అట్లా నెగ్లెక్ట్ చేయకుండా ఈడ కూడా ఈత అనేది కూడా వాళ్ళ జీవితంలో ఒక భాగం అనుకొని వాళ్ళ జీవితంలో నేర్చుకుంటే వాళ్ళకి జీవితంలో చాలా ఉపయోగపడుతుంది అట్లా ఎంతో ఉపయోగం